నమస్తే చెప్పండి ఆ నేనే అండి చెప్పండి మంచిది మీరు మంచి వ్యక్తి దగ్గరకే వచ్చారు మీకు తగిన ఫిట్నెస్ ఏదైతే ఉందో మేము మిమ్మల్ని మీకు ఏ విధంగా మీరు ఏమైతే కోరుకుంటున్నారో అటువంటి ఫిట్నెస్ని మేము మీకు ట్రైన్ చేస్తాము అనుభవజ్ఞులతో మీకు ట్రైనింగ్ ఇ ఇప్పిస్తాము మీకు సక్సెస్ఫుల్ మీ గోల్స్ని రీచ్ అయ్యేలా మేము మీకు ఫిటినెస్ నేర్పిస్తాం మీకు మాగ్జిమమ్ మీకు రెండు టైమ్లు రెండు విధాలుగా మీరు పొద్దున ఉదయకాలంలో రావచ్చు లేదంటే మీకు ఈవెనింగ్ టైమ్స్లో కూడా మీరు రావడానికి ఉంటుంది అండి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది లేదా ఈవినింగ్ ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది మీరు ముందు జాయిన్ అయిన తరువాత మీకు మీ బాడీకి సింపుల్ ట్రిక్స్తో మీకు మీకు ఫిట్నెస్ స్టార్ట్ చేస్తాము అండి సిం చిన్న చిన్నగా మొదలుపెట్టి మీకు తరువాత పెద్దవిగా మీకు అసలైన ఫిట్నెస్ అనేది స్టార్ట్ చేస్తాము ముందే మీకు ఎక్కువగా బాడీని నలిగేలా చేయకుండా నెమ్మదిగా మొదలు పెడతాము అండి జిమ్కి నెలకు మూడు వేలు దాకా పే చేయాల్సి ఉంటుంది అండి మీకు డాక్టర్తో పాటు మీకు తగిన ఏవైతే డ్రింక్స్ ఆర్ఎన్టి ఏవైతే ఉంటాయో అవి అన్నీ మేము ఏర్పాటు చేస్తాము లేదు అంటే మీకు మేము లేదు అవి ఏమీ వద్దు అంటే మేమే ఇంకా తక్కువగా కూడా ఉంటుంది అండి థ్యాంక్ యూ